అవునండి అవునండి అన్న థర్టీ అంటే కష్టం అండి ఇక్కడ ఇప్పటికే ఫాన్స్ చాలా మంది అసలు ఆగుతలేరు అసలుకే ఇప్పటికే కరెక్టే కానీ అండి అసలు ఫిల్మ్ రిలీస్ కాలేదు అసలు ధూమ్ ధామ్ ఉంది ఇక్కడ ఎట్లా చేయాలి చెప్పండి మీరే అది కూడా కరెక్టే అండి కానీ కు మా గురించి కూడా ఆలోచించాలి కదా థర్టీ అంటే చాలా కష్టం అండి ఒక ఒకటో రెండో అయితే మేనేజ్ చేయగలుగుతాం కానీ థర్టీ అంటే ఎలా చెప్పండి ఆఫ్టర్నూన్ షో అయిన ఇక్కడ టిక్కెట్లు ఆల్రెడీ బుక్ అయ్యాయి కదండి ఎలా ఇస్తాం చెప్పండి ఆల్రెడీ ఫాన్స్ అందరు ఇప్పటికే చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందులో ఆల్రెడీ బుక్ అయ్యాయి అండి అవి మేబి బిగ్షోలో అలా చూపెడుతుంది ఏమో కానీ అవి చాలా ఇప్పుడు ఇవ్వడం కష్టం అలా నా వీకెండ్స్ చూద్దాం అండి ఒకసారి మండే కానీ ట్యూ స్డే కానీ ఈ సాటర్డే సండే అంటే మొత్తం ఆడియన్స్ అందరు ఇక్కడే ఉంటారు కదండి వాళ్ళు బుక్ చేసారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ సీట్స్ ఇస్తాం కానీ కొంచెం ఖర్చు అవుద్దండి మరి అవును నాకు చిరంజీవని చిరంజీవి అనే కదా అన్న ఎక్కువ ఖర్చు అయ్యిద్ది అనేది సరే అన్న ఏ రోజు కావాలి ఓపెనింగ్ డే మరి ఈవెనింగ్ షో ఓకేనా ఓకే మరి నేను ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చేయి బాల్కనీ ఓకే ఓకే